నేను ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చినపుడు నేను చాలా జాగ్రత్త వహిస్తాను ముఖ్యంగా నేను ఒకానొకపుడు ముఖ్యమైన విషయాలకి నిర్లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా ఫలితాన్ని అనుభవించాను అలాంటి ఫలితాలు అనుభవించకూడదని చిన్న చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్త వహించి అన్ని రకాలుగా ఆలోచించి నాకు ఏ విషయం ఎలా చేస్తే నాకు ఫ్యూచరులో దోహదపడుతుందో ఇంకా వర్తమానం మీద ప్రభావం చూ చూపించకుండా ఫ్యూచరులో దోహదపడుతుందో అ విషయాన్ని అలాంటి మార్గంవైపు నేను మక్కువ చూపిస్తాను ఒకేలా నాకు మార్గం తట్టని సమయంలో నాకు బాగా మిత్రుడైన జగదీషుని అడుగుతాను ఆ అబ్బాయికి చాలా విషయాల్లో పరిజ్ఞానం ఎక్కువ ఉంది ఆ అబ్బాయి చాలా పుస్తకాలను పఠిస్తూ ఉంటాడు చాలా పేరున్న పుస్తకాల్ని పఠిస్తూ ఆ రోజు నాకు ఆ పుస్తకం గురించి చెపుతా ఉంటాడు అలా నాకున్న జ్ఞానాన్ని నేను పెంచుకుంటునాను అందుకే నాకు తెలిసిన ముఖ్యమైన విషయాలకు ఎప్పుడు కంగారుపడకుండా నిర్ణయాలు తీసుకోవడానికి నేను ఆలోచిస్తూ ఉంటాను మంచిగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను ముఖ్యమైన విషయాలకి కంగారుతోనూ కోపంతోనూ నిర్ణయాలు తీసుకోను ఎపుడు